హలో సార్ ఇక్కడ అంటే మాకిక్కడ కొండపల్లి చెక్కబొమ్మలు ఎక్కడ తయారు చేస్తారో తెలియదు ఇక్కడ దగ్గరలో తయారు చేస్తారంట కదా ఎక్కడ మేము ఇక్కడ పద్మనాద్లో ఉన్నాం గీతా భవన్ సైడ్ అని చెప్పారు దగ్గర అంటే చుట్టుపక్కల దగ్గరలోనే ఉంటుందని చెప్పారు ఓకే

ఓకే

ఓకే ఓకే సార్ అంటే ఇక్కడ నుండి టూ కిలోమీటర్సు సైకిల్ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళి అక్కడ అడిగితే చెప్తారు కదా

ఓకే సార్ మీకు అంటే నాకు కరెక్ట్గా అడ్రస్ తెలియకపోతే అక్కడకి వెళ్ళి మళ్ళీ మీకు కాల్ చేస్తాను ఓకే సార్ ఓకే సార్ ఇక్కడ ఆటో అతనికి చెప్పి ఓకే అండి థ్యాంక్ యూ